యో విద్యార్థులకు సైన్స్ టెక్నాలజీ గురించి చదువుకోడానికి సరదాగా చెప్పవచ్చు ఉదాహరణకి సైన్స్ పరంగా అయితే మనం కొన్ని ఫన్నీగా చేసి వాళ్ళని చదువువైపు సరదాగా మార్చవచ్చు ఏమిటి అంటే సైన్స్ ప్రకారం మనం మాములుగా ఫన్నీ గ్యాస్ని తయారు చేయవచ్చు ఈ గ్యాస్ పీల్చిన వారు నవ్వుతూ ఉంటూ ఉంటారు అలాగే ఇంకా

అలాగే టెక్నాలజీ గురించి చెబుతూనే మనం టెక్నాలజీ నుంచి ఎలాగ ఫన్నీగా చేయవచ్చు ఎలాగ మనం పక్కన వాళ్ళని ట్రిక్కులు తయారు చేసి వాళ్ళని ఎలాగ మోసం చేయవచ్చు అనే చిన్న చిన్న ఉదాహరణలు చిన్న చిన్న ఫన్నీ ఐడియాస్ ద్వారా చదువుకోలేని విద్యార్థుల్ని చదువుకోటానికి మనవంతు కృషి తయారు చేస్తూ వాళ్ళని చదువుకోడానికి ప్రేరేపణ ఇస్తుంది అని నేను అనుకుంటున్నాను